హలో కార్పెంటర్ గారండీ మాట్లాడేది నేనండి మాది వుడ్డు షాప్ అండి ప్రతి ఒక్కరికి మా షాప్ నుంచి తలుపులు ద్వారాబంధాలు అదేది ఏది కావాలన్నా వుడ్ తరపున పంపిస్తుంటాము మీరు మంచి కార్పెంటర్ అని బాగా చేస్తారని విన్నాము నాకైతే నేను వుడ్ అంతా ఇస్తాను నాకు ఆరుకారు మంచం కావాలండి అది చేసివ్వగలరా నీట్గా

అలాగేండి అదే అదే విధంగా మీరు అదే మీరు డెలివరీ కూడా చేస్తారు మనము ఇచ్చేశామంటే అన్నారు అందుకనే మాకు మీరు ఎక్కడ చేసినా ఇబ్బంది లేదు నీట్గా వర్క్ అయితే నీట్గా ఉండాలి నే నేన్ నేన్ నేను చెప్తానండి నేను చెప్తాను ఒక మంచమయితే ఆరుకారు కావాలి నేను నేను కొలతలు చెప్తానండి దాన్ని నోట్ చేసుకోండి ఆ వుడ్ ఏమో మొత్తం టేకే పంపిస్తాను ఆరుకారు మంచం చేసివ్వాలి

అలాగే సరే కొంచెం నీట్గా చెయ్యండి అలాగేండి అదే విన్నాను ఓకే అండి మళ్ళీ పంపిస్తాను రేపు రండి తీసుకెళ్దురు ఓకే థ్యాంక్ యూ అలాగే